మా సంస్కృతిలో వివాహం అనేది చాలా ఘనంగా వేడుకగా చేసుకున్నది ఏంటంటే మా ఆచారాలు ఏంటి అంటే ఇల్లు చూపులు అయ్యాయనుకోండి ఇల్లు చూపులు అయినప్పుడు పెళ్ళికూతురుతో అత్త మామ కాబోయే భర్త కలిపి భోజనం చెయ్యాలి అది కిందన కూర్చోని ఆకులో తినాలి పెట్టినవన్నీ వదలకుండా అన్నీ తినాలి ఏ ఒక్కటి కూడా వదలకూడదు అది ఆచారాలు ఇంకా అంతేకాకుండా ముందు బయట వాళ్ళు అందరూ తిన్నాకే ఇంట్లో వాళ్ళు తినాలి అది మా ఆచారం అలా చాలా రకరకాల ఆచారాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా ఆచారం అలా ఉంటాయి